ఏం గీయాలి నిర్ణయించుకోవడం అంటే నాకు చిన్నప్పటినుంచి ఏంటంటే నార్మల్గా చిన్న పిల్లల బొమ్మలు లేదా నేచర్లో మన ప్రకృతిలో ఏమైనా గడ్డి పువ్వులు అలాంటివి చూసి గీయాలనే చాలా అనిపించేదన్నమాట ఇంక వాటిని చూడగానే గీసే దాన్ని చిన్న చిన్నగా కాకపోతే చూసిన వాళ్ళందరూ చాలా బాగా గీస్తున్నావమ్మా చాలా బాగా నీకు మంచి ట్యాలెంట్ ఉంది అని అనేవారు అలాగే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నేను ప్రకృతి బొమ్మలకు సంబంధించినవి ఏవైనా బాగా గీస్తాను అలాగే ఏ రకమైన బొమ్మలు అయినా సరే గీయగలను అని నాకు నాకు అప్పుడు ఒక చిన్న నమ్మకం కలిగింది అలాగే నిర్ణయించుకోవడం అంటూ ఏం లేదు ఇంకా ఆ వస్తువును చూడగానే నాకు గీయాలి అనిపిస్తే నాకు ఒక ఆశ కలుగుతుంది గీయాలని ఇక వెంటనే ఏమాత్రం కూడా సమయం వృధా చేసుకోకుండా వెంటనే ఒక వైట్ పేపర్ అలానే పెన్సిల్ చేతులో పట్టుకుని గీయడం స్టార్ట్ చేస్తాను ఇంకా ప్రకృతి నన్ను ఎక్కువగా ఆకర్షించుకుంటుంది మరి అలాగే సీతాకోకచిలుకలు కూడా నేను ఎంతో అందంగా గీస్తాను అసలు అవి ఎగిరే విధానం కానీ వాటి యొక్క అందమైన రంగులు కానీ నన్ను ఎంతో బాగా ఆకర్షించాయి అలాగే ఎన్నో రకాల రంగులు యూస్ చేసి నేను మనుషులు యొక్క బొమ్మలను కూడా గీయగలను అది నన్ను టెన్త్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఒక చోట ట్రైనింగ్ తీసుకున్నాను దాని ద్వారా ఇంకా అందంగా గీయడం స్టార్ట్ చేశాను అంటే నాకు థీమ్ వచ్చేసి నేను ఎక్కువ చెప్పాను కదా నేచర్ లవర్ కనుక ప్రకృతి ప్రకృతిని ఎక్కువ దృష్టిలో పెట్టుకొని ప్రతి బొమ్మకి రిలేటెడ్గా గీస్తాను మీలో చాలామందికి కూడా ప్రకృతి అంటే ఇష్టమై ఉండొచ్చు అలాగే అదే విధంగా నాకు ఈ యొక్క ఆర్ట్లో నాకు ప్రకృతి ప్రధాన పాత్ర పోషిస్తుంది కనుక ఏం ఏ బొమ్మ తీసుకున్న సరే ప్రకృతి రిలేటెడ్గా నేను తీసుకొని నాకిష్టమైన విధంగా నాకు సంతోషించు పరిచే విధంగా నేను గీయడం అనేది జరుగుతది ఇంకా కూడా నాకు బాగా ఇష్టం ప్రకృతి అంటే అలానే ప్రకృతితో పాటు నేను ఈ యొక్క దేవుడు బొమ్మలను కూడా గీయగలను ఎందుకంటే ఇంట్లో పెట్టుకోవచ్చు అలాగే చాలామంది కూడా వాటిని కొనుక్కుంటారు నేను అనేక బొమ్మలను గీశాను దేవుడు బొమ్మలు అలానే చిన్నచిన్న పిచ్చుక బొమ్మలు బర్డ్స్ ఒకటి ఇలా నేచర్లో రిలేట్ అయిన ప్రతిదీ నేచర్కు సంబంధించిన ప్రతివి చెట్టు మీద కాకులు చెట్టు మీద చిలక అట్ల గీస్తాను అలాగే నాకు ఎక్కువ జంట పక్షులు అంటే ఎంతో ఇష్టం కనుక వాటి యొక్క బొమ్మలను నేను ఎక్కువ గీయడానికి ఇష్టపడతాను గ్రీనరీ ఒకటి చాలా ఇష్టం నాకు కనుక ఆకు పచ్చని చెట్ల మధ్య రంగు రంగుల పక్షులు లేదంటే అప్పుడే పూసినటువంటి తెల్లటి పువ్వులు అలాంటివి గీయడం నాకు ఎంతో ఇష్టం